నేను సాధించిన అతి పెద్ద విజయాలు ఏంటంటే కొన్ని చిన్నప్పటినుంచి ఎక్కువగా ఆటలాడుకుంటూ ఉండేదాన్ని స్కూల్స్లో కాంపిటీషన్స్ ఎయిత్లో కబడ్డీ నైన్త్లో టెన్నికాయిట్టు షటిల్లు వాలీబాల్ అవి ఎన్నో విజయాలొచ్చాయి కాలేజీలో త్రోబాల్ షటిల్ ఇవన్నీ ఆడేవాళ్ళము ఇంకా చదువు విషయంలో ఒక సీటు విషయంలో దేవుని కృప ఎన్నో రకాలుగా దేవుని సహాయం అనేక విషయాలకి కారణమయ్యేది జాబ్ చేయడంలో బాగుండేది ఇంకా దేని గురించి ఎక్కువగా గర్వపడతాను అంటే దేవుడు సన్నిధి నాకు తోడుగా ఉండటాన్ని బట్టి దేవుడంటే నాకు ఇష్టము కాబట్టి దేవుడిని బట్టి నేను గర్వపడతాను